అవును అండి మీకు ఏమైనా అనిపించిందా అండి

ఓకే థ్యాంక్ యూ అండి మమ్మల్ని థ్యాంక్ యూ మమ్మల్ని కన్సల్ట్ చేసినందుకు సర్వపిండి అనేది మన తెలంగాణలో చాలా రుచికరమైనది అది ఒకటి అది ఎలా చేస్తారు అంటే బియ్యం పిండితో మరియు వేరు శనగ శనగలతోని తయారు చేస్తారు అది మన ప్రాంతంలో వరంగల్ జిల్లాలో కానీ అది తపాలా చెక్క అని అంటారు అండి తపాలా చెక్క దానికి వచ్చేసి మనము ఇంగ్రీడియంట్స్ ఏం వాడతాము అంటే బియ్యం పిండి ఇంకా నువ్వులు కో కొత్తిమీర కరివేపాకు ఇంకా వేరుశనగ పప్పులు బాగా నానబెట్టుకోవాలి శనగపప్పు సో అట్లా నానబెట్టుకుంటే టెస్ట్ అనేది మనకు చాలా మంచిగా ఉంటుంది అన్నమాట దాంతో పాటు మనకి వెల్లుల్లి ఇంకా జీలకర్ర అల్లం ఇవి మరీ పేస్టు తక్కువ పేస్ట్ చేసుకుని అన్నీ మిక్స్ చేసుకుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మనం ఇండియన్ దగ్గరగా కడాయిలో సన్ సన్ టైపు వెజెల్స్ ఉంటాయి కదా సో సేం మనము పిండి అనేది దానికి ఇట్లా చేయాలి అన్నమాట ఆ మొత్తం ఇట్లా చేసి ఆయిల్ మధ్యలో మధ్యలో హోల్స్ చేసుకొని దాంట్లో ఆయిల్ వేస్తే ఇది కొంచెం ఫేమస్ అన్నమాట చాలా టెస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ మా దగ్గర ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు ఎన్ని ఐటమ్స్ అలా ఎన్ని కావాలో మీరు ఆర్డర్ ఇస్తే దాన్ని బట్టి మేము రెడీ చేయిస్తాము మా ఫుడ్ మా ఫుడ్ ఛానల్ని కన్సల్ట్ చేసినందుకు ధన్యవాదాలు